నేను నా ఫోన్ ఛార్జింగ్ నిలబడక చాలా ఇబ్బంది పడే దానిని అందువలన ఆన్లైన్ ద్వారా ఫ్లిప్కార్ట్లో ఒక పవర్ బ్యాంక్ను ఎక్కువ ధరను వెచ్చించి కొనుగోలు చేయడం జరిగింది అది ఒక వారం రోజులు బాగానే పనిచేసింది కానీ ఆ తరువాత అది పనిచేయడం మానేసింది అసలు చార్జింగ్ ఎక్కడం లేదు దానివలన చాలా బాధపడ్డాను నేను కొనుగోలు చేసింది ఒక మంచి కంపెనీ పవర్ బ్యాంక్ అయినప్పటికీ మంచి కంపెనీలు కూడా ఇలాంటి చెడ్డ వాటిని తయారు చేస్తాయా అని అనిపించింది దానిని ఫ్లిప్కార్డ్లో తిరిగి పంపడానికి చూసాను కానీ అప్పటికే దానిని తిరిగి పంపే సమయం అయిపోయినది అందువలన ఈ పవర్ బ్యాంక్ పట్ల నేను నా పూర్తి అసంతృప్తిని తెలియజేస్తున్నాను